మా వంటింట్లో వాడే వివిధ రకాల పాత్రల్లో మొదటిది కేక్ పాత్ర ఇది కేకులు బ్రెడ్లు మరియు ఇతర పాన్ కేకులను తయారు చేయడానికి ఉపయోగించే ఒక పెద్ద లోతైన పాత్ర ఇది సాధారణంగా స్తంభాకారంగా ఉంటుంది మరియు ఒక ముక్క కవర్తో ఉంటుంది అలాగే సాస్ పాత్ర ఈ సాస్ పాత్రలో సూపులు సాసులు ఇతర ద్రవ వంటకాలను తయారు చేయడానికి ఉపయోగించే ఒక పెద్ద లోతైన పాత్ర ఇది కూడా ఒక సాధారణంగా స్తంభాకారంగా ఉంటుంది అలాగే బాగా ఒత్తిడి చేయబడి ఉంటుంది అలాగే ఫ్రై పాత్ర ఇందులో చాలా రకాల ఫ్రైలను తయారు చేస్తారు ఫ్రైడ్ చికెన్ ఫ్రైడ్ ఫిష్ మరియు ఇతర ఫ్రై ఆహారాలను వేయడానికి ఉపయోగించే ఒక లోతైనా స్థిరమైన పాత్ర ఇది ఒక స్థాయి వేడిని కలిగి ఉంటుంది అలాగే సర్వ్ పాత్ర ఇది వంటకాలలో సర్వ్ చేయడానికి ఉపయోగపయోగించే ఒక చిన్న పాత్ర ఇది సాధారణంగా స్తంభాకారంలో ఉండి ఒకవైపు కవర్తో ఉంటుంది